అవును చెప్పండి

అంటే రీచెన్డ్ రీసెంట్ పాస్డ్ అవుటా అహా రిజల్ట్స్ కూడా వచ్చేసాయి రిజల్ట్స్ కూడా కొన్ని వచ్చేసాయిగా అయితే మీరు మీకది ఎక్కువ మీ ఫేవరేట్ సబ్జెక్ట్ ఏంటి సంస్కృత కానివ్వండి కానీ ఇట్ల హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సంస్కృత అనేది ఏముండదు ఇంటర్ కంప్లీట్ అయిపోయాక డిగ్రీ సైడ్ ఉంటుంది లేదంటే బీటెక్ సైడ్ అట్లా రెండూ ఉంటాయి పోనీ మెడికల్ అయితే బిఫార్మసీ ఉంటుంది జస్ట్ త్రి సైడ్స్ ఉంటాయి మన ఎటు మనకి బెస్ట్ అనిపిస్తే అలా అయితే బి ఫార్మసీ ఉంటుందండి బి ఫార్మసీ వచ్చి త్రీ ఇయర్స్ కోర్సు అందులో వచ్చి ఇంకా ట్యాబ్లెట్స్ కానివ్వండి ఒక టానిక్స్ కానివ్వండి ఇట్ల కెమికల్సు ట్యాబ్లెట్సు ద్వారా మ్యానుఫ్యాక్చరింగు దేనికి ఎప్పుడు ఏ మెడిసిన్ వాడతారు కొత్తగా కొత్తగా లైసెన్స్ తీసుకుని కొన్ని కంపెనీస్ నడుస్తాయి వాటిలో అడ్వైసర్గా మొత్తం కొన్ని వారు ఎక్స్పీరియన్స్ అవి పొందగా కొంచెం ఓన్గా అయినా పెట్టుకోవచ్చు ఏంటంటే డిపిఎచ్ కంప్లీట్ అయ్యాక ఇంటర్న్షిప్ చేసి ఆ తరువాత కొన్నాళ్ళు జాబ్ చేసి ఇందులో సక్సస్ఫుల్ అయిన తర్వాత ఓన్గా పెట్టుకోవడానికి కూడా మంచి గ్రోత్ ఉంటుంది బిఫార్మ లేదా అట్లయిన కాక కాకపోయినా కానివ్వండి జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తరువాత అపోలోలో కానీ మెడ్ప్లస్ కానీ అట్లా అయినా కానీ వాటిలోనే చేసుకోవచ్చు లేదంటే ఒక పర్ఫెక్ట్నెస్ అనేది ఉన్నప్పుడు ఆ సర్టిఫికెట్ ద్వారా మీరే సొంతంగా మెడికల్ షాప్ అయినా పెట్టుకోవచ్చు ఇంటర్ మీరు ఇంటర్ మీరు బైపీసీ కదా బైపీసీ కాబట్టి మీరు బీఫార్మసీ తీసుకుంటే బెటరు లేదు మీరు ఇంటరు ఎంపీసీ అంటున్నారు కాబట్టి మీరిప్పుడు బీటెక్కు చేస్తే ఇది బెటర్ గ్రోత్ ఉంటుంది పోని ఒక డిగ్రీ సైడ్ అన్నా కానీ బాగుంటుంది అందుకని మీరు ఎంపీసీ కాబట్టి డిగ్రీ బీటెక్ ఉంటుంది బీటెక్ వచ్చి ఫోర్ ఇయర్స్ కోర్స్ అందులో సీఈసీ అట్లా సీఎస్సీ అనేది కంప్యూటర్ సైన్సు సాఫ్ట్వేర్ జాబ్స్ లాంటివి చెయ్యచ్చు అది ఈసీఈ వచ్చి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అని అదొక గ్రూపు ఇట్లా ఇంకా చాలా బ్రాంచెస్ ఉంటాయి ట్రిపుల్ఈ వచ్చి ఎలక్ట్రికలు సివిల్ వచ్చి కన్స్ట్రక్షను కాలేజ్ ప్లేస్మెంట్సు అంటే మీరు మీ సరౌడింగ్స్లోనే దగ్గరలోనే చదువుకోవాలి అనుకుంటే మీ దగ్గరున్న కాలేజీలల్లోనే మీకు సీటు అలా అలాట్ చేసుకుని అక్కడ కాలేజ్ మ్యానేజ్మెంట్ తోటి ఫీజ్ విషయం మాట్లాడుకుంటే సాయంత్రానికి ఉదయం వెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చేటట్టయినా అయితే దగ్గర లోనే తీసుకోవచ్చు లేదు నేను కొంచెం డిస్టెన్స్ అయినప్పటికీ ఎడ్యుకేషన్ వైజ్ ఉండగలననుకుంటే మీకు కొంచెం దూరమెళ్ళి అయినా కానీ అక్కడ హాస్టల్ మ్యానేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళ హాస్టల్ ఫీజెంత కాలేజ్ ఫీజ్ ఎంత యూనివర్సిటీ ఫీజు ల్యాబ్ ల్యాబ్స్కి ఫీజ్ కానీ ఇలాంటివి అన్నీ వారితో మాట్లాడుకోవాలి మ్యానేజ్మెంట్ అయితే మీరు అలా కాకుండా గవర్నమెంట్ నుంచి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు క్వాలిఫై అయ్యారంటే మీకు ఒక ర్యాంక్ వస్తుంది కదా ఆ ర్యాంక్ నుంచి మీరు మీకు నచ్చిన కాలేజ్లో సీటు అలాట్ చేసుకుని అక్కడ జాయిన్ అయిపోవచ్చు సరే అండి మీకు డీటెయిల్స్ కూడా పంపిస్తానులే సరే సార్